మా ఊర్లో ఎవరికైనా కాళ్ళు చేతులు విరిగితే మేము ముందుగా ఏం చేస్తామంటే వాళ్ళకి ఒక దగ్గర కూర్చోపెట్టి తర్వాత ఏం చేస్తామంటే అసలు ఏమైందో ఎక్కడ వరకు విరిగింది లోపల విరిగిందా బయట విరిగిందా అనేసి మా అమ్మ గారు ఉంటారనమాట ఊర్లల్లో పెద్దోళ్ళు ఉంటారు కదండి వాళ్ళేం చేస్తారంటే ఇప్పుడూ ఎంతవరకు విరిగింది ఏంటి అనేసి వాళ్ళు చెక్ చేసి దాని తర్వాత చెట్టు మందులు వాళ్ళకి తెలుస్తాయనమాట అడవిలల్లో చెట్లల్లో ఏ చెట్టు పెడి ఏ చెట్టు పసరు పెడితే తగ్గుతుందో వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు వాళ్ళు తీసుకొస్తారు నాకైతే తెలిసింది ఒక నల్లారం చెట్టండి అదయితే ఏంటంటే ఏడైనా దెబ్బలు తగిలినా ఏడైనా వాపొచ్చినా తగ్గుతుంది ఆ నల్లారం చెట్టు పసురు పెట్టుకుంటే కానీ వాళ్ళు మనకు చెప్పరనమాట ఏ చెట్టు అనేసి ఎందుకంటే ఇంక వాళ్ళేం చేస్తారంటే అట్లా కట్లు కట్టి మా మంత్రం ఏదో చదువుతారండి ఏదో మంత్రాలు చదివి తగ్గేలాగ చేస్తారన్నమాట కట్టు కట్టేసి మళ్ళీ రెండు రోజులకో వారానికో రండి మళ్ళీ అని చెప్పి మళ్ళీ వచ్చి కట్టు కట్టిచ్చుకుంటారు వాళ్ళు అట్లా వాళ్ళు మత్తులు ఇట్లా అదేంటంటే ట్యాబ్లెట్స్ కంటే ఇవి చాలా మంచిదన్నమాట ఇవి ఎఫెక్ట్ అవ్వదు ట్యాబ్లెట్స్ ఎట్లంటే మనకన్నీ కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఎఫెక్ట్ అవుతుంది అదే ఇదైతే ఏంటంటే అంత హామ్ఫుల్ అవ్వదు మనకి ఏ సైడ్ ఎఫెక్టు ఉండదన్నమాట అలా జస్టు చెట్టు మందుతోనే తక్కువ చేస్తారు అప్పట్లో అట్లుండేది ఇప్పుడేంటంటే ఎవ్వరికి కాలు ఇరిగినా మెయిన్గా హాస్పిటల్కే ఉరుకుతున్నారు కానీ అప్పట్లో అయితే వాళ్ళు అట్లా చేస్తుండే నల్లారం చెట్టు కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది అది ఎంత బాగా వర్క్ చేస్తుందంటే విత్ ఇన్ సెకండ్లో మాడినట్టు అవుతుంది అన్నమాట ఇంకా ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు గుంట గరుడ కూడా ఉంటుందండి అది కూడా చాలా బాగా పనిచేస్తాయి గుంట గరుడ నల్లారం ఇట్లాంటి చెట్లు చాలా బాగా పనిచేస్తుంది అవే మేము యూజ్ చేసేవాళ్ళం విరిగే చెట్టయితే కాళ్ళు విరిగటానికి చికిత్స అయితే మనకి చెప్పరన్నమాట ముసలోళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ చెట్లని తీసుకొచ్చి ఏదో వేర్లనునో ఏదో చేసుకొచ్చి వాళ్ళు మంత్రాలు చదివి చేస్తారు కాబట్టి అవి చెప్పరు ఒకవేళ అవి తెచ్చినా మనము అవి మంత్రాలేమో చేస్తారు వాళ్ళు అది చేస్తేనే తగ్గుతుంది అది నార్మల్గా పెట్టుకోవడం కంటే అట్లా చేస్తేనే తగ్గుతుంది నార్మల్గా అయితే మాగ్జిమమ్ తగ్గదన్నమాట అట్లా వాళ్ళు ఆ పద్ధతిలో చేసేవాళ్ళు కానీ చాలా బాగా రిజల్ట్ కనిపిచ్చేదన్నమాట అట్లా ఇంకా ఇప్పట్లో అయితే ఇంకా ఏంటంటే ఎవ్వరికీ అట్లా రాకపోవడం వల్ల చెట్లని వాళ్ళు చెప్పాకపోవడం ద్వారా కూడా ఇప్పుడా చెట్ల పేర్లు తెలియక మంత్రాలు తెలియక చాలామంది ఇంకేం చేస్తారంటే అట్లాంటివి కాకుండా ఇంక హాస్పిటల్స్కి వెళ్ళి ఇంగా చేసుకుంటున్నారు చికిత్స అదే అప్పట్లో వాళ్ళు అట్లా చెప్పుంటే ఏ మందు ఏంటి అని చెప్పుంటే ఇప్పుడు అంత ప్రాబ్లం వచ్చేది కాదు ఎవ్వరికీ మంచిగా హాస్పిటల్ బిల్లు తగ్గేది వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉండేదన్నమాట కానీ ఇంక వాళ్ళు చెప్పకుండా అట్లా ఆపేసారు